హలో సార్ నేను ఇందాక స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను కదా చికెన్ బిర్యానీ పంపించమని సో ఆ ఆర్డర్కి నేను ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ కూడా జోడించాలనుకుంటున్నాను సార్ దాంతోపాటు మీ దగ్గర ఉన్న స్వీట్స్ ఆ ఏమైనా ఉంటే చెప్పగలరా సార్ డెసర్ట్స్ లాంటివి ఓకే సార్ థ్యాంక్ యూ అందులో నాకు ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను సార్ ఇందాక నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసా కదా సార్ అవును సార్ అండ్ నా నా సార్ నా పేరు హనుమంతు అవును సార్ సార్ నా మొబైల్ నెంబర్ సార్ ధ్రువీకరించారండి ఓకే సార్ నా ఆర్డర్కి కేవలం స ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్లు యాడ్ చేయండి సార్ అండ్ ఆర్డరు కొంచెము అర్లీగా పంపిస్తారా సార్ ఒక ఓకే సార్ ఆర్డర్ ఆర్డరు జల్దీ పంపించండి సార్ ఎస్ సార్ అండ్ దానికి కావాల్సిన పేమెంట్ అంతా నేను ఆన్లైన్లో చేస్తాను సార్ ఆన్లైన్ ఆన్లైన్లో చేస్తాం సార్ ఓకే సార్ థ్యాంక్ యూ